అందుకేనండి ఎత్తాను చెప్పండి

ఒళ్ళేమైనా వేడిగా ఉందా అమ్మ ముందు జరము జలుబు అట్లాంటివి కూడా ఏమైనా ఏమైనా తినకూడనివి ఏమైనా తిన్నరా మీరు అంటే బయట ఏదైనా ఫాస్ట్ఫుడ్ కానీ బయట ఆయిల్ ఫుడ్ కానీ అలాంటివి ఏమైనా తిన్నారా అవునా చాలా చాలా జ్వరంగా ఉందా చలి పెడుతుందా నైట్ ఏమైనా అయ్యో పెద్ద రోగమే వచ్చిందే మరి మీకు పెద్ద పెద్ద ఆపరేషన్లు అంటూ ఏముండవు కానిలే అమ్మా ఫార్మసీ తెలుసు కదా పోయి మందుల షాపు కాడికి పోయి పారాసిటమోల్ తెచ్చుకో అది తెచ్చుకోని ఓన్లీ జ్వరమే కదమ్మా నీకు వచ్చింది ఏదైనా పెద్ద రోగం కాదు కదా ముందైతే అదేసుకో ఫస్ట్ సరే రా సరే రెండు మూడు వేలు పెట్టుకుని రా మరి హాస్పటల్ దగ్గరికి నేను చూస్తాను లేదు నువ్వు ఒక్కదానివే రా ఏమవుతుంది జ్వరమే కదా వచ్చింది పెద్ద పెద్దవి నాకు నాకు నాకు నీరసం అంటే ఏదైనా ఓఆరెస్ ప్యాకెట్ కాని జ్యూసులు కాని తాగుతే కొంచం బలం వస్తుంది సరే మరి మీరైతే ఒక రెండు మూడు వేలు తీసుకొని అయితే హాస్పటల్ దగ్గరికి రండి నేనైతే చెప్తాను ఏం చెయ్యాలో ముందు జాగ్రత్తకి నేను చెప్తుంది ముందు జాగ్రత్తకి చెప్తున్నా జస్ట్ నువ్వు తీసుకొని రా పైసలు అంతే